నేనైతే ఆన్లైన్లో డెలివరీ కోసం అది ఆన్లైన్లో ఆకలి అయితుందని ఆన్లైన్లోనైతే ఆర్డర్ పెట్టుకున్నాను సో పెట్టుకున్నంక అది అయితే నాకు ఇప్పుడు ఆఫీస్కి అయితే వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది సో అందువల్ల నేనైతే కొంచెం నా ఫుడ్ ఫుడ్ అనేది అయితే తోలు కొంచెం తొందర రావాలని అయితే ఇట్ల తెలుసుకోవాలి అని అయితే కాల్ చేశాను సో నేనైతే ఆ యొక్క ఆన్లైన్ యాప్ వాళ్ళకైతే ఇట్ల కాల్ చేసి డెలివరీకి ఎంత టైం పడుతుంది అని అయితే అడిగాను వాళ్ళయితే చెప్పారు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఒక వన్ అవర్ అయితే పడుతుందని అయితే చెప్పారు సో నేనైతే ఏమని చెప్పానంటే కొంచెం తొందర తేవడానికి ట్రై చేయండి ఎందుకంటే నేనైతే కొంచెం ఆఫీస్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను సో అందువల్ల మీరు అయితే కొంచెం తొందరగా తెచ్చిస్తే నేనైతే అం తీసుకొచ్చిన ఆ ఫుడ్నైతే కంప్లీట్ చేసుకుని అయితే ఆఫీస్కి వెళ్ళాలి అని అయితే వాళ్ళకైతే కాల్ చేసిన అండ్ ఇక్కడ దాక వచ్చిందని అప్పుడు కూడా నాకైతే వాళ్ళయితే నోటిఫికేషన్లో అయితే పంపా పంపమని అయితే నేనైతే రిక్వెస్ట్ చేశాను వాళ్ళను ఎందుకంటే దాన్ని బట్టి అయితే నాకు తెలుస్తుందిగా నా ఆర్డర్ అంటే ప్రెసెంట్ ఎక్కడ దాకా వచ్చింది రెస్టారెంట్లో ప్యాక్ అయ్యిందా తర్వాత డెలివరీ బాయ్ చేతిలోకి వచ్చిందా తర్వాత ట్రావెల్ అయ్యే టైంని బట్టి కూడా మనకైతే తెలిసిపోతుంది కాబట్టి సో అలాంటి నోటిఫికేషన్ అయితే నేనైతే పంపమని చెప్పాను సో పంపమని చెప్పినాక అయితే నాకైతే వాళ్ళయితే పంపారు సో అలా పంపడం వల్ల నాకైతే ఆర్డర్ ఎప్పుడు నుంచి ఎప్పుడు దాకా ఎంత టైంలో రీచ్ అవుతుంది నాకు కూడా కొంచెం కొంచెం అయితే అవగాహన ఉంటది కాబట్టి అలా చేశాను సో వాళ్ళు అయితే నాకైతే మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు సో అందువలన నేనైతే కొంచెం లేట్ అయిన పర్వాలేదు అని అనుకున్నా ఎందుకంటే మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ మరలా టైంకి అయితే ఆర్డర్ అయితే రీచ్ అవుతుందని అయితే చెప్పిరు సో అందుకని నేనైతే ఆర్డర్ని క్యాన్సల్ చేయకుండా ఆర్డర్ వచ్చే వరకు అయితే వెయిట్ చేసి ఆర్డర్ని కలెక్ట్ చేసుకుని అయితే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చాను